పదహారు ఏప్రిల్ ఉదయము పదకొండు గంటలకు నేను నెల్లూరు టౌన్ నందు మూలాపేట అను ప్రదేశంలో ఉన్నటువంటి గ్రామ దేవత అయిన ఇరుకల పరమేశ్వరీదేవి ఆలయాన్ని సందర్శించాలని అనుకొని ఓలా ఆటో రిక్షాను బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో ఓలా ఆటో బుక్ చేసుకుని నేను బయలుదేరవలసిన ప్రదేశము సమయము చెప్పి చేరవలసిన దేవస్థానం వివరాలు కూడా చెప్పి ఆటోను బుక్ చేసుకున్నాను సకాలంలో ఆటో బుక్ అయ్యి సమయానికి రావటం వలన నేను అమ్మవారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసి తిరిగి మరల అదే ఓలా ఆటోలో ఇంటికి క్షేమంగా చేరాను ఆన్లైన్ బుకింగ్నకు ధన్యవాదములు